నమస్తే చెప్పండి ఓకే అండి ఎన్ని డేస్ వెళ్తావు ఎన్ని డేస్ వెళ్తారు టెన్ డేస్ అంటే అవ్వదండి యూనిట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అవునండి మీరు ఎక్కడెక్కడో తిరుగుతారు అండి మీరు ఎక్కడ తిరిగితే మాకు ఏంటండి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఎగ్జామ్స్ రాయించాలి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ రాయిపి రాయించకపోతే మీరు మమ్మల్ని వచ్చి అడుగుతారు చదివించక పోయిన మీరు అడుగుతారు అసలే మీ అబ్బాయి డల్ అవును ఇప్పుడు మార్క్స్ తక్కువ వస్తే మళ్ళీ మా దగ్గర కదా వచ్చి అడుగుతారు ఏంటి మార్క్స్ తక్కువ వచ్చాయని మళ్ళీ మమ్మల్ని కదా అంటారు మీరు కరెక్ట్గా ఎగ్జామ్స్ ముందు ఇలా తీసుకు వెళ్తే ఎలా అవును అయితే ఒక కండిషన్ అండి మీ అబ్బాయికి మార్క్స్ రాకపోతే మమ్మల్ని అనద్దు

అలా అయితే ఓకే అండి ఓకే అండి మీ అబ్బాయితో లెటర్ రాసి మీ సైను మీ వైఫ్ సైన్ కూడా పెట్టించి పంపించండి మీ అబ్బాయితో ఓకే అండి సరే అండి ఓకే